అయితే మొన్న మేము ఇలా తీర్థం పోదామని అనుకున్నాం కార్తీక మాసం కదా పోదాము మెం ఇలా ఆనుకున్నాం గట్టకి పోదామని అనుకున్నాం అనుకున్నాం కానీ సరే పోదామా మరి మా కొడలకి వీలు అవుతుందా వీలు కాదా అని చెప్పి చూసుకునే సరికి ఆమె కూడా కొంచెం టైం పట్టేట్టుందని ఓ వారం రోజులు ఆగాము ఆగిన తర్వాత ఏమైందిరా అంటే ఆమె కూడా సెట్ అయింది ఇక పోదామా అత్తమ్మ అని ఆమేన్నది ఇక అందరం పోదామని పిల్లగాళ్ళు మేము కొడుకులు పోదామని అనుకున్నాం అనుకుని ట్యాక్సీ మాట్లాడాం మాట్లాడాక ఏమైదిరా అంటే ఇంక మూడువేల ఐదు వందల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాము ఇచ్చాక ఇలా పలానా డేట్ నాడు పోమ్మన్నాడు అయిన గారిని అడుగుతే మా మనవరాలికి చెవులు కుట్టించేది ఉండేది అక్కనే కుట్టిద్దాం టెంపులు అని చెప్పి అని అనుకున్నాం అనుకుని సారే అని చూసేసరికేది మ మాట్లాడుకున్నా అవన్నీ రెడీ చేసుకున్నాం మంచిగా తయారయినాం ఇంక నాల్గు రోజులో పోదామనుకున్నాం నాల్గు రోజులో పోయే టైం వరకు ఏమైంది కదంటే ఇక ఇవన్నీ తయారు చేసుకున్నాం ఆ ట్యాక్సీ కూడా రమ్మన్నాం ఆ పిల్లాడొచ్చాడు అక్కడ రోడ్డు మీద పెట్టాడు ఇవన్నీ పట్టుకుని పోదాము కాదు దేవుడికి దండం పెట్టి కాళ్ళు చేతులు కడుకుని దేవుడికి దండం పెట్టి పోదాము అని అనుకున్నాం అనుకునే సరికి ఏమైంది కదంటే కథం నాకు ఇలానే బాత్రూమ్ పోయి కా కాలు కడుకుని వద్దామనుకుని నీళ్ళ మీద పడి జరీనా పడ్డ బాత్రూములో పడేసరికి చేయి ఫ్రాక్చరు అయింది అయ్యో ఫ్రాక్చరు అయింది పడ్డా అనుకుని హాస్పిటల్కి పోతే హాస్పిటల్కి పోయి అక్కడికి రెండు మూడు రోజులు పట్టింది ఆయన ఇయ సిమెంట్ పేట్టేసిండు అమ్మ రెండు నెల్లు హ్యాండ్కి రెస్ట్ కావాలి అని చెప్పి చెప్పిన్నాడు అన్నకి ఏం చేస్తది నన్ను విడిచి పెట్టి వాళ్ళు పోలేదు పోతారా నేనే పెద్దదాన్న అయితే ఇంక ఆయిన పోలే వాళ్ళు పోలే ఎవళ్ళు పోలే క్యాన్సిల్ చేసుకున్నాం తర్వాత మళ్ళీ శివ రాత్రి పండుగ ఆడ కిిట్లా పోదామా అనుకున్నాం అనుకుని ఇక పోదామని సో ఇంక సరే అడ్వాన్ అయితే ఈ బిడ్డను మళ్ళా మళ్ళా నీకేే ఇస్తాం నీ నీ నీ ట్యాక్సీలనే పోదాం నీకు అడ్వాన్స్ ఇచ్చాము కదా మళ్ళా అప్పుడే మేమే ఇస్తాం అని అంటే మరి ఆయన ఏమంటాడో ఏం చేస్తాడో అర్థమవటంలేదు ఇంక మాకు కొడుకుపోయిండు మరి వస్తాడా ఆయన ఇస్తాడా ఇయ్యడా మరి సగం ఉంచుకుంటాడా సగం ఇస్తాడా ఏంటి అనేది తెలియదు ఇంక సరే అది విషయం ఇలా అయింది